అన్నా బస్ స్టాండ్కి షేర్ ఆటో ఉందా అవునా చార్ చార్జి ఎంతన్నా ఇక్కడే బస్ స్టాండ్ కదా చాలా దగ్గరే కదన్నా ఇరవై రూపాయలు ఎందుకు ఎంత టైం పడుతుందన్నా పావుగంటా సరే తీసుకెళ్ళండి అవును సార్ ఈ టైంలో ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఈ ఈ ట్రాఫిక్ అన్నా నేను ఇంకో పావు గంటలో పోవాలన్నా బండి తీయరా మీరు సరే అన్నా తొందరగా పోనీయండి ఇదిగో ఇరవై రూపాయలు ధన్యవాదాలన్నా అవును ఇదిగో మీ ఆటో రూట్ ఎప్పుడు ఇదేనా ఓ చాలా తొందరగా తీసుకొచ్చారన్నా టైమ్కి మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలుగుతారా సరే అన్నా మళ్ళ కలుద్దాం